వేరే దేశానికి ప్రయాణం చేసే అవకాశమొస్తే నేను అమెరికాకు వెళ్తాను ఎందుకంటే అక్కడ ఉండే క్లైమేట్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ చాలా బాగుంటాయి అక్కడ ఉండే అడ్వెంచర్లు టెక్నాలజీ గురించి తెలుసుకుంటాను మ తెలుసుకుంటాను అట్లాగే మా చుట్టాలు కూడా వున్నారు వాళ్ళు కలవడానికి కూడా వెళ్తాను అక్కడ ఉండే పెద్ద పెద్ద టెక్నాలజీ కానీ అందులో వాడే టెక్నాలజీ డివైస్లు కానీ నాకు చాలా నచ్చుతాయి అక్కడ వెళ్ళాలంటే నాకు సుమారుగా డబ్బులు అవసరము ఉంటాయి మినిమమ్ ఒక నాలుగు లక్షలు కూడా డబ్బులు సరిపోవు దాంతో పాటు వీసా కూడా ఉండాలి నాకు వెళ్ళే వెళ్ళడానికి డబ్బు ఉంది వీసా కూడా ఉంది నేను ఫ్లయిట్లో వెళ్తాను అమెరికాకి అక్కడ నాకు నచ్చినవి అక్కడ ఉండే నేచర్ కానీ అక్కడ ఉండే అడ్వెంచర్ వ్యూస్ కానీ అక్కడ ఉండే చారిత్రక కట్టడాలు కానీ అక్కడ ఉండే మంచి మంచి పెద్ద పెద్ద టెక్నాలజీలకు కాను అలాగే అక్కడ ఉండే సంస్థలు కాను అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు ఉండే భాష వాళ్ళ కల్చర్ని తెలుసుకోడానికి నాకు వెళ్ళడానికి అండ్ అమెరికా వెళ్ళడానికి అంటే చాలా ఇష్టం అక్కడ వెళ్ళాక మా ఫే మా స్నేహితులతో కానీ లేకపోతే అలాగే మా దగ్గర ఉన్న రిలేటీవ్స్ వారి దగ్గరకి వెళ్తాను అక్కడ ఉండే చారిత్రక కట్టడాలను చూస్తాను అక్కడ నాకు ఉద్యోగం చేయాలని కూడా ఉంది అక్కడ పెద్ద పెద్ద కాలేజ్లు ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అక్కడ స్కూల్సు అందరికీ పిల్లలకు ఫస్ట్ చ చి చిన్న తరగతి నుంచి అలాగే ఇంటరు సెకండ్ తరగతి వరకు అన్నీ ఫ్రీగా ఉంటాయి కానీ మాస్టర్ చేయడానికి డబ్బు చాలా తీసుకుంటారు అక్కడ నాకు నచ్చినవి ఏంటంటే అక్కడ ఉండే విధానం కానీ వాళ్ళ భా భాష కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందరితో వెళ్ళాలని ఉంది కానీ మరి నే నేను ఒక్కడినే వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వెళ్ళ వెళ్ళడం వల్ల నాకు దొరికే ఆలోచన కలిగే ఆలోచనలు కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ నాకు చాలా నచ్చాయి అక్కడ టెక్నాలజీ పరంగా బాలా బాగా అభివృద్ధి చెందారు అందులో నాకు నచ్చినవి అక్కడ ఉండే టెక్నాలజీ కానీ అక్కడ ఉండే భాష కానీ నాకు చాలా నచ్చింది అందువల్ల నేను బాగా అమెరికాను వెళ్ళడానికి ఇష్టపడతాను అక్కడ అక్కడ ఇంకోకటి ఏంటంటే మనమక్కడ ఉద్యోగం చేయడం వల్ల మనకు బాగా డబ్బులు వస్తాయి మన డాలరు మన రూపాయి ఒక్క రూపాయి ఈక్వల్స్ టు ఎయిటీ వన్ రూపీసు దాని ద్వారా మనం డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అక్కడ ఉండే టెక్నాలజీ మనకు బాగా ఉపయోగపడుతుంది అక్కడ ఉండే స్కూల్సు కానీ హాస్టల్స్ కానీ చాలా అభివృద్ధి చెందినవి అది ఒక అభివృద్ధి డెవలప్పడ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశము కూడా అంటారు అక్కడ ఫిఫ్టీ వన్ ఏరియాస్ ఉంటాయి ఫిఫ్టీ వన్ ఏరియాస్లో ఫిఫ్టీ ఏరియాస్ ఫిఫ్టీ ఏరియాస్ జనాలు ఉండే నివాసం ఫిఫ్టీ వన్ ఉండే ఒక ఏరియా అది సీక్రెట్ ఏరియా అక్కడ ఉండే అక్కడ వాళ్ళు ఉన్న ఆపరేషన్సు ఏమన్నా దేశానికి ఉన్న రక్షణ అక్కడ ఉంటుంది వాళ్ళ ఆర్మీ కూడా చాలా స్ట్రాంగా ఉంటుంది ఆ ఏరియా ఫిఫ్టీ వన్లో చాలా మంది వర్కర్స్ ఉంటారు అక్కడ పని చేసే ఆర్మీ ఉంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఏం తెలియదు అంత సెక్యూరిటీగా ఉంటుంది దాని వల్ల వాళ్ళ దేశం బాగా బలపడతుంది అలా ఉండడం వల్ల వాళ్ళు ఒక ఏరియాలో ఏరియా ఫిఫ్టీ వన్లో ఏమేమి ఉంటాయో ఏమేమి చేస్తారో అవన్నీ బాగా నచ్చాయి నాకు అందులో వాళ్ళ ఆర్మీ కూడా న్యావీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ పెద్ద పెద్ద విమాన నౌకలు కానీ చాలా బాగుంటుంది అక్కడ చాలా మంది పెద్ద పెద్దగా ఉంటారు అక్కడ ప్రెసిడెంటు హౌస్ బాగా చాలా బాగుంటుంది అది నేనెలా తెలుసుకున్నాను అంటే మా రిలేటీవ్స్ చెప్పడం ద్వారా నేనక్కడ తెలుసుకున్నాను అమెరికా ఒక చాలా పెద్ద గొప్పదైన దేశం ధనవంతులున్న దేశం అక్కడ ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా మంచిపనులు చేసుకోవచ్చు అక్కడ జ జాబ్ చేయడం ద్వారా కూడా మనకు మన స్థాయి కూడా బాగా పెరుగుతుంది డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని నేను అనుకు అనుకున్నా దాని ద్వారా అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ తిరిగి ఉండడానికి సరదా సరదాగా ఉండచ్చు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఏమైనా అయితే నిమిషంలో పోలీసులు కూడా వస్తారు అక అదొక అదొకటి చాలా బాగా నచ్చింది నాకు అందులో నాకు ప్రెసిడెంట్ హౌస్ చాలా బాగా నచ్చింది నాకు ప్రెసిడెంట్ హౌస్ కి వెళ్ళాను వెళ్లడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ ప పురాతనమైన వస్తువులు అలాగే వాళ్ళ ప్రె ఎంతమంది ప్రెసిడెంట్లు వచ్చారో వాళ్ళ ఫోటోలు అన్నీ చూసుకున్నాను అమెరికా వెళ్లడం ద్వారా మనకి ఏం లాభాలు కలుగుతాయంటే మనం టెక్నాలజీ పరంగా బాగా పెరుగుతాం డబ్బులు సంపాదించుకోవడానికి బాగా బాగుంటుంది అలాగే ఏదన్నా నేర్చుకోడానికి మాస్టర్ చేయడానికి చదువు చదువుకోవడానికి అక్కడ మనకు అనుకూలంగా బాగా ఉంటుంది పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి ఆ యూనివర్సిటీలు బాగా పెద్ద పెద్ద మంచి మంచి ప్రొఫెసర్లు ఉంటాయి అక్కడ చాలా యూనివర్సిటీలోనే ఉన్నాయి ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి అలాగే మనం జాబ్ జాబులు కూడా బాగా వస్తాయి జాబ్ వచ్చిన తరువాత ఆ జాబుల్లో డబ్బులు చాలా వస్తాయి ఆ డబ్బుల వల్ల మనము అమెరికాలో బాగా సెటిల్ అయ్యి ఉండచ్చు దాని ద్వారా గ్రీన్ కార్డ్ కూడా పొందుతుంది పదిహేను సంవత్సరాలు అక్కద ఉంటే గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది వచ్చిన తరువాత మనం అందుకనే నాకు అక్కడ వెళ్ళాలంటే చాలా ఇష్టము కలుగుతుంది అందుకనే నే అమెరికా వెళ్లాలనుకున్నాను